ఏమండి అదీ మీరు చూస్తన్నారా అండి టీవీ మొత్తం అంతా చంద్రబాబుని ఇంక అప్పుడప్పుడే వదిలేలా లేడండి అసలు మరీ దారుణంగా ఉన్నాదండి ముగింపుకొచ్చేలా ఏం లేదండి ఎప్పడికప్పుడు వాయిదాలు పడిపోతూనే ఉన్నదండీ ఇంకా ఈ జైల్లోనే సరిపోద్దేమోనండి చంద్రబాబుకి అసలది ఓ కొలిక్కనేది రావట్లేదండి అసలు అటువైపు వాళ్ళు ఏమో మేమేం చేయలేదని వాళ్ళు ఇక్కడేమో ప్రూఫ్లతోనేమో వీళ్ళండి వీళ్ళు అసలు ఎలా చేస్తున్నారో తెలుస్తలేదండి లేదండి మళ్ళీ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు వస్తే దాన్ని ఏమన్నా వాడికి అనుకూలంగా మార్చుకుంటాడు కానీ అండి అప్పడి దాకా ఇంక అంతేనండి అది అంతేనండి జైల్లోనే నండి ఎందుకంటే మనోడు బయటికి రావడానికి కేసు ఎప్పటికప్పుడు వాయిదా పడిపోతుంది కదండీ అందుకని చెప్పి జైల్లోనే ఉంచేస్తున్నారండి ఎందుకంటే వాడేమో బెయిల్ వద్దు నాకు నేనేం తప్పు చేయలేదన్నట్టు క్లీన్ చిట్ కావాలి అది అడుగుతున్నాడండి మరి వీడేమో వీడేమో సంతకాలు వీడు సంతకం పెట్టినట్టు ప్రూఫ్లు గట్ర అన్నీ సాక్ష్యాలన్నీ దొరికినాయండి వాళ్ళకి అందుకని ఇంక వీళ్ళకి తరుపున వాళ్ళు వాదించేత్తన్నారండి ఇప్పుడప్పుడే ఇప్పుడప్పుడే ఏం తేలేలా లేదండి అసలు మరి ఇంక ఎలక్షన్లు అయిపోయి వాడు నెగ్గాలి వాడు నెగ్గితేనే కానీ ఏ కొలిక్కి రాదండి అసలు అది నెగ్గాడా వాడు వాడికి అనుకూలంగా మార్చేసుకుంటాడండి సరే అండి అయితే నేను మళ్ళీ మాట్లాడతానండి సరే